ఎవరు

సీ ఫుడ్ అవైలబుల్గా ఉందండి మీరు ఏమేమి చేస్తారు

సరే అండి సరే అండి అయితే

సరే అండి అయితే నాకు ఒక ఫిష్ రొయ్యలు క్రాబు తీయండి ఫిష్ క్రాబు కావాలండి సరే అండి పంపించండి ఓకే అండి అయితే ఓకే థ్యాంక్ యూ